పశ్చిమగోదావరి జిల్లాలో ఆడవారు మగవారితో పోటీ పడుతున్నారు ఈ రోజుల్లో కానీ ఈ వరకటి రోజుల్లో ఆడవారిని ఇంటి నుండి బయటికి రానిచ్చేవారు కాదు అందువల్ల వాళ్ళు అని రంగాల్లో వెనకబడి ఉండేవారు కానీ ఈ రోజుల్లో ఆడవారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మగవారితో పోటీపడుతూ అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారు ముఖ్యంగా విద్యా రంగంలో వారి పురోగతి చాలామందికి వెళ్ళిందని చెప్పుకోవాలి వారు ఈ రోజుల్లో మగవారిని దాటినా కూడా ఆశ్చర్య పోవనవసరం లేదు అంతగా ఆడవారు విద్యాభ్యాసం చేయడం వల్ల మన దేశానికి కూడా ఎంతో అభివృద్ధి పథంలో వెళుతుందని నమ్ముతున్నాను